మా ఉద్దేశంలో యోగా మొదలుపెట్టడానికి సరైన వయసు అంటే ఐదు సంవత్సరాల నుండి ఆరంభం చేయచ్చు ఎందుకంటే ఆ వయసులో శరీరంలో ఉన్న దేహదారుడత మరియు ఆ కండని ఆ యొక్క ఎముకలను స్ట్రెంతు పెంచుకోవడానికి శారీక శారీరకంగా మానసికంగా అభివృద్ధి చేసుకోవడానికి మంచి వయసు యోగా చేయడం వల్ల మనకు నష్టాలు అయితే ఏమి లేవు లాభాలు ఉన్నాయి ఏంటంటే యోగా చేయడం వల్ల మనకు భవిష్యత్తులో వెన్నునొప్పి కానీ మెడ నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అందుకు మనకు పూర్వీకులు చూసే ఉంటారు ఎలాంటి సమస్యలు లేకుండా చాలామంది బతకగలిగారు అందుకు చిన్నప్పుడే మనకు మన మన పిల్లలకు మన తెలిసిన వాళ్ళకు యోగాను నేర్పించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇదే మా యొక్క యోగా గురించి తెలిసింది